మీ ప్రాంతంలో రవాణా విధానాలు ఏమిటి అవి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను ఏ ఎలా కలుగుతాయి బస్సు రైల్వేలు విమానాలు వంటివి మీరు వాడే రవాణా విధానపు నాణ్యత ఎలా ఉంటుంది మరి ఏం ఉన్నాయండి మా ప్రాంతంలో రవాణా విధానాలు ఏంటి అంటే బస్సు సౌకర్యం ఉందండి మేము ఉండే ప్రాంతంలో విజయవాడ కాబట్టి బస్సు ప్ర బస్ ఉంది రైల్ ఉంది ఆ రైలు రైల్వే రైలు రైలు ఉంది అవి అన్నీ అంటే మనం ఇప్పుడు ప్రెజెంట్ తెలంగాణలోని హైదరాబాదులో ఎక్కాము అనుకోండి అక్కడ నుంచీ డిస్ట్రిక్ట్స్ వైస్గా అంటే ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క రోజు అంటే కొన్ని కొన్ని ప్రాంతాలను కలుపుకుంటూ వస్తుంది అండి అది వివిధ ప్రాంతాలను కలుపుకుంటూ మన విజయవాడకు వచ్చేస్తుంది అండి అట్లా బస్ బస్సు సౌకర్యం కూడా ఉందండి బస్సులో కూడా డైరెక్ట్గా విజయవాడ బస్ ఎక్కవచ్చు అండి డైరెక్ట్గా నాన్ స్టాప్ విజయవాడ బస్ ఎక్కితే ఏదైనా ఊరుకి వెళ్ళినప్పుడు నాన్స్టాప్ విజి విజయవాడ బస్సు ఎక్కినప్పుడు ఈజీగానే మనం డైరెక్ట్గానే ఇంటికి అంటే విజయవాడ బస్సు ఎక్కి అక్కడ నుంచి రావచ్చు అండి విమాన మార్గంలో అయితే ఇప్పటికైతే మా విజయవాడలో లేవండి మీరు వాడే రవాణా విధానపు నాణ్యత అంటే ప్రస్తుతానికి అయితే రైల్వేలు రైల్వే అయితే బాగానే ఉంటుంది అండి బస్సులు కూడా బాగానే ఉంటాయి అండి రవాణా నాణ్యత అంటే బాగానే ఉంది సౌకర్యాలైతే బాగానే ఉన్నాయి అండి కాకపోతే ఇంకా కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశం ఉంటుంది అండి అంటే టైం టూ టైం మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి పర్లేదు అండి బాగానే ఉంటుంది అండి మరలా ఎప్పటికీ ఎప్పట్లా అంటే టైం టూ టైం మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడూ అంటే వెయిట్ చేయడానికి వెయిట్ చేయడానికి ఎక్కువ టైం సమయం పట్టదు అండి ఒకదానికి ఇంకొకటి వస్తూనే ఉంటాయి ఒక ఒక ట్రైన్ ఇప్పుడు సపోజ్ ట్రైన్లో వెళ్ళామని అండి ఒక ట్రైన్ కాకపోతే ఒక ట్రైన్ ట్రైన్ వస్తుంది తిరుపతి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఇంకా వేరే వేరే వేరే ట్రైన్లు ఇంకో వస్తూ ఉంటాయి కదండి వచ్చినప్పుడు ఎక్కేసి వెళ్ళ వెళ్ళొచ్చు అండి అవి మనకు వయా విజయవాడ ఉంటుంది కాబట్టి విజయవాడలో మనం అంటే నేను విజయవాడ కాబట్టి నేను విజయవాడలో దిగి పోతాను అండి అదే నాణ్యత అయితే బాగానే ఉంటుంది అండి ప్ర ఇప్పటికైతే బాగానే ఉందండి ఇంకా ఇప్పుడు ఈమధ్య అంటే నాణ్యత ఇంకా స్పష్టత అంటే ఏమంటారు మంచిగా పెంచుతున్నారు అండి నాణ్యత అంటే వర్కుని ఇంకా ఇంకా ఇంకా డెవలప్ చేయడానికి చూస్తూ ప్రయత్నిస్తున్నారు బస్సులు కూడా మంచి సూపర్ లగ్జరీ బస్సులు నాన్ స్టాప్ బస్సులు ఎక్కితే అవి కూడా బాగానే ఉంటాయి అండి ఇక కొంచెం డబ్బులకి అయితే ఎక్కువ అంటే ఎక్కువనే ఉంటాయి కానీ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి కానీ నాణ్యత అయితే బాగానే ఉంటుంది అండి